ముఖ్యంగా మనం గమనిస్తే కాలం మారేకొద్ది కాలక్రమేణ అన్నీ రకాల కళల్లో సంస్కృతుల్లో మార్పుచేర్పులనేవి జరుగుతాయి అది సహజం ఏదన్నా మారొచ్చు ప్రాంతం బట్టి పరిస్థితులు బట్టి మనిషి ఆధునికత బట్టి మారుతూనే ఉంటాయి మెయిన్గా అంటే ముఖ్యంగా మన కళలో మనం ముఖ్యంగా తీసుకునే కళలో నృత్యకళ సంగీతకళ చిత్రకళ అయితే సంగీతకళ దీన్ని ఇది ఒక మనిషిని తాకకుండా మనిషిని సృజనింపజేసే స్పర్శ తగిలేలా చేయగలిగే ఒకేఒక కళ ఏదౌతుంది అంటే అది సంగీతకళ అయితే పాతకాలపు పాటలు కొత్తకాలపు పాటలు నాకు అయితే ముఖ్యంగా పాతకాలపు పాటలే ఇష్టం కొత్తవి కూడ నచ్చుతాయి కాని పాతకాలపు పాటలు ఇష్టం ఎందుకంటే మొదటిగా మన భారతదేశంలో రెండు రకాల శాస్త్రీయ సంగీతలు అనేవి ఉన్నాయి మొదటిది ఆర్య సంస్కృతి చెందింది ఇంకోటి రెండోది ద్రవిడ సంస్కృతికి చెందింది ద్రవిడ సంస్కృతికి ద్రవిడ సంస్కృతికి చెందినది ముఖ్యంగా భారతదేశం మొత్తానికి వస్తుంది కాని పరిస్థి ఇప్పుడు ఉన్న పరిస్థితుల బట్టి అవి గణనం చేయడంతో శాస్త్రీయ సంగీతాలు రెండు విభాలు రెండు విభజ రెండుగా విభజించబడ్డాయి మొదటిది ఆర్య సంస్కృతికి చెందిన హిందుస్థానీ సంగీతం రెండోది ద్రవిడకు చెందిన కర్ణాటక సంగీతం రెండు సంగీతాలకి పెద్ద తేడాలేమి లేవు రెండూ శాస్త్రీయత సంగీతం నేర్చుకోవడానికి సంగీత కళను మనలో పెంచుకోవడానికి అయితే ముఖ్యంగా మనము పాత పాటలు చూసుకుంటే ఆ కాలంలో ఏ భాష తీసుకున్నా సంగీతకారులు శాస్త్రీయ సంగీతాన్ని అలవరుచుకున్న వాళ్లు వాళ్ళకి పూర్తిగా సంగీతం పైన అవగాహన ఉండి రాగం పైన తాళం పైన ప్రతీఒక్క అవి ఏవైతే సరిగమ పదనిసలు ఉన్నాయో వాటిపైన అవగాహన ఉంటాయి ఒక పాట పాడే ముందు ఆ రాగం ఎందుకు వస్తుంది ఆ పాటలోని భావం ఏంటిది తెలుసుకుని అది ఏ పరిస్థితికి వచ్చింది అనేది కనుక్కుని అప్పుడు పాట పాడేవాళ్ళు గేయం రాసేవారు కూడా తెలుగు భాషలో పండితులు ఎంతో తెలుగు భాష మంచిగా వచ్చిన వారే అప్పట్లో పాటలు రాసేవారు అందుకే అర్థాలు చాలా బాగుండేవి ప్రజల మనసులు తాకుతాయి తాకేవి ఇప్పుడు కూడా మనం గమనిస్తే కొత్త పాటల్లో కొత్త పాటలు బాగానే ఉన్నాయి కాకపోతే కొత్త పాటలు అనేవి పాశ్చ్యత్త సంగీతం నుండి తీసుకున్నవి పాశ్చ్యాత్త సంగీతం ఏదైతే ఉందో అది కొంచెం దాంట్లో కలయిక చేసి మనకు ఇస్తున్నారు ఈ మధ్య వచ్చిన పాప్ కల్చర్ అని పాప్ సంస్కృతి అని వాటి నుండి వచ్చింది నాది ఈ మధ్య మనకి మన సంగీతం ఇంకొకటి ఏంటంటే ర్యాప్ అనే సంగీతం వచ్చింది అది సంగీతం కూడా అనిపియ్యదు అది ఏంటంటే ఒక విధంగా మనకు చెప్పడం ముఖ్యంగా మనకి ఇప్పుడు ఉన్నదాంట్లో రచయితలు తెలుగు పాండిత్యం పూర్తిగా ఉన్నవాళ్లు లేరు ఏదో వచ్చు అంటే వచ్చు అన్నట్టుగానే అనిపిస్తుంది పాతకాలం చూస్తే వాళ్లందరూ ఎంతో అంత డిగ్రీ పట్టా పొందిన వాళ్ళు తెలుగు సాహిత్యం తెలుగులో అని చెప్తారు వాళ్ళు రాసేది భావము ప్రతి ఒక్కటి మన లిపి ఎంత పర్ఫెక్టుగా ఉంటదంటే మనం అది వినంగానే మనకి ఆ భావం అనేది వచ్చేస్తుంది మనకు అరె వాళ్లు మనకి ఇది అర్దమవ్వాలి అని రాశారు కదా అని తెలిసేది పైగా అప్పుడు సంగీతకారులకు కూడ సంగీతం అంటే చాలా గౌరవం కూడ ఉండేది దేవుడు లాగా భావించి దానికంత గౌరవం ఇచ్చి అది నేర్చుకునేవారు అది ఒక విద్య విద్యను గొప్పగా నేర్చుకున్నారు అందుకే అప్పుడు పాటల్లో రాగం కాని శాస్త్రీయత కాని భావం కాని అర్థం కాని నాలుగు ఉండేవి ఆ పరిస్థితులను బట్టి వచ్చేవి కాబట్టి చాలా మనకు నచ్చేవి ఇప్పుడు పాటలు ఏంటంటే రాగమనేది పూర్తిగా ఉండ ఉండదు పైగా కృత్రిమ పద్ధతుల్లో రాగమనేది తయారుచేస్తున్నారు కొంతమంది గేయకులకి పాట పాడడం రాకపోయిన పర్వాలేదు రాగం రాకపోయిన పర్వాలేదు కృత్రిమ పద్ధతులు వాడేసి వాళ్లకు వచ్చినట్టు చూపిస్తున్నారు మళ్ళీ ఇప్పుడు వచ్చే రా పాటలు రాసే రచయితలు కూడా పూర్తిగా సాహిత్యం పాడట్లేరు మనము రోజూ వాడే భాష ఎలా ఉంటుందో అలా భాషను వాడేస్తున్నారు దాని వల్ల విన్నా ఒకటి రెండుసార్లు పాట మంచిగా అనిపిచ్చినా రాబోయే కాలం వచ్చినప్పటికీ అది నచ్చట్లేదు అదే పాత పాటలు చూసుకుంటే పాతవారు వాటిని వింటారు పాతవాళ్లు వింటారూ ఇప్పుడు కొత్త త తరం మేము కూడా పాటలు వింటున్నాం మా పిల్లలు వచ్చినా కూడా వాళ్ళు పాటలు వింటారు అదే కొత్త పాటలు పాతవాళ్ళని వినమనండి వినలేరు వాళ్ళు మనం కూడా ఒకటి రెండుసార్లు వినగలుగుతాం అదీ పాట పాటకి కొత్త పాటకి ఉన్న వ్యత్యాసం కొత్త పాటల్లో సంగీతకారులు అందరూ గేయాలు పాట వచ్చిన వాళ్లు లేరు చెప్పలేం కాని పాతకాలంలో ఉన్న సంగీతకారులు అందరికీ మంచి రాగం శాస్త్రీయతలు నిపుణులు వాళ్ళు శాస్త్రీయ సంగీతం వేలలలో ఆడిపించగలగేవాళ్ళు అందుకే వాళ్ళ పాటలు ఇప్పుడు విన్నా మనసుకు హత్తుకుంటాయి కొత్తవాళ్ళకి అలా హత్తుకోవటం లేదు పాతపాటల్లో అన్నీ రకాల రాగాలు తెలిసిన వాళ్లు వాడేటి వాళ్లు పైగా వాళ్లు ఎక్కువ ప్రాంతీయ సంగీతాన్ని ప్రాంతీయ సంగీతాన్ని బాగా వాడేవాళ్లు ఆ ప్రాంతీయతను ప్రాంతంబట్టి వచ్చేటట్టు వాయిద్యాలు కూడ ప్రాంతీయ వాయిద్యాలే ఉండేవి దాన్ని వల్ల ఎవరైతే దాన్ని తీసుకునేవాళ్లు ఉన్నారో పాటలు వినేటివాళ్లు ఉన్నారో వాళ్లకే ఆ ప్రాంతీయులకి నచ్చేది ఇప్పట్లో ఏంటంటే ప్రాంతాలకు అతీతంగా సంగీతం ఇవ్వాలని అనే ఉద్దేశంతో ఆ ప్రాంత సంగీతం ఈ ప్రాంత సంగీతం వాయిద్యాలు అన్నీ కలిపేసి ఒక విధంగా పాటను పూర్తికాకుండా పూర్తిగా స్పృశించ నియ్యకుండా ఉంచినట్టు ఉంటుంది అది కొంచెం పాటని డౌన్ కొంచెం తగ్గించినట్టు అనిపిస్తుంది కొత్తపాటలకి పాతపాటలకి ఉన్న వ్యత్యాసం అది ముఖ్యంగా నేనైతే పట్టించుకునేది పాత పాటలు అంటే బా ఇష్టం ఎందుకంటే నాకు కొంచ్ కొంచెం తెలుగు సాహిత్యం అంటే ఇష్టం నా మాతృ భాష ఒరియా భాష కానీ తెలుగు అంటే నాకు బాగా ఇష్టం తెలుగు భాష ఎందుకంటే దేశ భాషలందు తెలుగు గొప్ప లెస్స అని శ్రీ కృష్ణ దేవరాయలు అన్నారు ఆ మాట ఎందుకన్నారో నాకు తెలుసు ఆర్య ద్రవిడ సంస్కృతికి ఒక వారధిలాగా ఉన్న భాష తెలుగు భాష నేను పాత తెలుగు పాటలు వినేవాడిని ఎస్పి బాల సుబ్రహ్మణ్యం లాంటి వారు జానకి గారు వీరు చాలా మనో లాంటివారు ఎంతో గొప్ప గొప్ప సంగీతాన్ని అందించారు మనము నార్త్ ఉత్తర భారతదేశం చూసుకున్నా ఉదిత్ నారాయణగారు మొహమ్మద్ రఫీ లాంటివారు ఏ తా మలయాళంలో జేసుదాసు లాంటివాళ్లు అజయ్ చక్రవర్తి లాంటివాళ్లు పండిత భీమసేన్ జోషి లాంటివాళ్లు శాస్త్రీయ సంగీతకారులు ఎంతో పాత ఎంతో గొప్ప గొప్ప రాగాలను అందించి మన అందరీ మనమందరం వాళ్లను చూసి వాళ్లను దగ్గరికి ఆకర్షించ బడేలా చేసుకున్నారు ఇప్పుడు సంగీతకారుల్లో వాళ్ళకి అన్నీ రకాల పాటలు కూడా పాడటం రావట్లేదు సో ఈ రకం పాటలకి ఈ రకం సంగీతకారుని తీసుకోవాలని కూడా విభజించబడ్డాయి సో దానివల్ల అందరీ సంగీతకారుల ఆ కళ పూర్తి అనేది లేదు పాతపాటలు సంగీతకారులు ఎలా తీసుకునేవారంటే మొదటిగా రాగం ఎంచుకుని ఆ రాగం బట్టి ఒక రచన పాట రచన ఆ రచన ఆ రాగంలో ఇక్కడ పూర్తిగా అందుకుంటది ఎక్కడైతే పట్టుకుంటుంది కరెక్టుగా అని చూసి రాసి తర్వాత ఏ పరిస్థితికి రాస్తున్నాం అనేది కూడ చూసేవాళ్లు ఆ పరిస్థితి అనుకూలిస్తే అప్పుడు అ పాట అనేది పాడించటం మొదలు పెట్టేటి వాళ్లు పాట వెతికినప్పుడు కూడ సంగీతకారుని పిలిచి పాడేవాడు పూర్తిగా పాడుతున్నాడా లేదా చూసి ఆయనకి అన్ని దగ్గర్ల ఎక్కడా తప్పు పోకుండా వస్తుందా లేదా ఒకేలా తప్పు పోతే ఎక్కడ పోతుంది మనం పోయిన తప్పుని ఎక్కడ సరిదిద్దాలి అని మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ పాడించేవాళ్ళు ఇప్పుడు సంగీతకారులకి అలా లేదు ఒక్కసారి పిలిపించి వాళ్లతోనే పాడిస్తారు వాళ్లకు నచ్చితే పాడతారు లేకపోతే ఎక్కడైనా ఎక్కడైనా పొరపాట్లు జరిగితే పొరపాట్లు జరిగిన చోట కృత్రిమ పద్ధతులు వాడి ఆటో ట్యూనింగ్ అని ఆంగ్లంలో అంటారు ఆటో ట్యూనింగ్ వాడి వాళ్ళకి రాగం వచ్చేటట్టు చేసేస్తున్నారు దీని వల్ల ఒక సంగీతకారుల్లో ఉండే కళ పూర్తిగా మనకి అర్దంకావట్లేదు పైగా వినడానికి కూడ అది వినసొంపుగా అనిపియ్యదు కొంచెం వరకు బాగా అనిపిస్తుంది కాని తరవాత మంచిగా అనిపియ్యట్లేదు అదీ ఇప్పుడున్న పాటల్లో ముఖ్యంగా మైనస్ పాయింట్లు దానివల్ల మనకి అవి నచ్చక కొంచెం ప్రా కొంచెం ఇబ్బందిగా ఉంది వినడానికి ఇప్పుడు సంగీతకారులు అరుపులు కూడ ఎక్కువ పాటలు అరుపులు ఎక్కువ ఆ అరుపులు కూడ మంచిగా అనిపియ్యట్లా నెన్ తరవాత ర్యాప్ సంగీతం ర్యాప్ సంగీతంలో రాగం అనేది ఉండదు పద్యంమా పద్యంలాగా చెప్పినా కనీసం వినడానికి బాగుంటుంది పద్యంలాగా కూడా చెప్పరు అది ఎలా చెప్తాడు అదేదో చదువుకుంటూ పోతున్నట్టు చదువుతాడు దాంట్లో అర్దమైన ఉండాల ఒక కొంచెం సాహిత్యమైనా వాడతాం అంటే సాహిత్యం వాడితే అసలు రాదు సంగీతమే రాదు అది ఒక దగ్గర ఒకరు దానికి ఒక దగ్గర ఇంకొకటి ఏంటంటే శాస్త్రీయత లేదు ఎక్కడ పాడేటి వాళ్లు అన్నా తెచ్చి పాడించేస్తున్నారు శాస్త్రీయ సంగీతం అంటే సగం మందికి తెలవనోళ్లే మన ప్రాంతీయ వాయిద్యాలు లేవు వాయిద్యాలు ఎక్కడనుండో తెప్పిస్తారు తెప్పిస్తున్నారు పైగా సినిమాల్లో కూడ పాటలు ఎక్కువ మంచిగా ఉండటం లేదు అవి ఏంటంటే అవి ఏదో అప్పటికప్పుడు ఆ వచ్చే దృశ్యం బట్టి ఉండాలి అన్నట్టుగా తీస్తున్నారు కాని ఎవరైనా ప్రేక్షకులకు ఒక మంచి సంగీతం అందిస్తామని ఎవ్వరికి ఆ ఇది లేదు అయితే ముఖ్యంగా ఇప్పుడున్న పాటల్లో చేయాల్సిన విషయం ఏందంటే శాస్త్రీయతను పెంచాలి సంగీతంలో ఆ సంగీతకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాగాన్ని అలవరచాలి అది నేర్పించిన తరవాత రికార్డింగ్ అనేది చేస్తేనే మనం మంచి సంగీతాన్ని అనేది ఈ రోజుల్లో ఇవ్వగలుగుతాం ఇంకా పా ఎవరైతే పాత సంగీతకారులు ఉన్నారో వాళ్లదగ్గరికి వెళ్లి అసలు ఒక పాట పాడే విధానం ఏంటి అనేది నేర్చుకోవాలి ఎందుకంటే నెర్చు నేర్చుకోవడం అనేది ఎప్పడికి అంతరించిపోదు మనం ఎంత గొప్ప స్థితికి వెళ్లినా మనకంటే గొప్పవాళ్లు ఉంటారు అక్కడ ఏదొకటి నేర్చుకోవాల్సిందే మనం అలానే వాళ్ళ దగ్గరికి వెళ్లి కొత్త విషయాలు ఎమ్మన్నా నేర్చుకున్నామనుకో సో చాలా వరకు అది సహాయపడుతుంది ఎక్కడెక్కడ మనం పూర్తిగా చేయాలి ఎక్కడెక్కడ ఏ ఏ రాగం దగ్గర ఎం అనాలి ఎక్కడ పోవాలి అనేది తెలుస్తుంది ఈ ర్యాప్ సంగీతం అనేదాన్ని ముందు కొంచెం తగ్గియాలి భారతీయ సంగీతం భారతీయ సంగీతం ప్రపంచంలోనే గొప్ప సంగీతాల్లో ఒకటి గొప్ప సంగీతమే భారతీయ సంగీతం ఎంతో బయటదేశం నుండి కూడ వచ్చి పాశ్చ్యత్తులు కూడ ఈ దేశంలో వచ్చి ఆ నాదాన్ని వినాలనుకుంటున్నారు అని చెప్పిసి కే విశ్వనాధ్ శాస్త్రిగారి సినిమాలో ఉంది ఒక డైలాగ్ అది కాని మనవాళ్లు ఏమి చేస్తున్నారు ఇక్కడ నుండి ఆ సంగీతాన్ని నేర్చుకుని మన సంగీతాన్ని హీనంగా చేస్తున్నారు మన శాస్త్రీయతను హీనంగా చేస్తున్నారు మనం ముందు శాస్త్రీయతను పెంచాలి తర్వాత పాటలు కొంచెం మంచిగా వచ్చేటట్టు తప్పు పాడితే సంగీతకారుని